ప్రభుత్వాలు ప్రస్తుతానికి అనేకమైన కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు వాటిలో రెండు వేల పంతొమ్మిది నుండి మోడీ సర్కార్ కొత్తగా డిజిటల్ ఇండియా అనే కొత్త కొత్త పద్ధతులను వాళ్ళు అవలంబిస్తున్నారు వాటిలో కొన్ని ఏమిటి అంటే అనేకమైన భీమ్లు యూ పీ ఐ యాప్లు ఇవన్నీ కొత్త కొత్తవి పేమెంట్లు ఇంకా ఫాస్ట్గా అవ్వటానికి కొత్త కొత్తవి ఇండియాలో తీసుకొచ్చారు వీటి వల్ల ప్రస్తుతం అనేకమైన లాభాలు ఉంటున్నాయి చిన్న చిన్న హోటళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ బడ బడ రెస్టారెంట్లు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు ఇంకా ఫాస్ట్గా మెరుగుగా జరుగుతున్నాయి ప్రభుత్వం అనేకమైన బ్యాంకులని ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి డిజిటల్ ఇండియాలో నెట్ బ్యాంకింగ్ యూ పీ ఐ పేటిఎం ఇలా అనేకమైన పద్ధతుల ద్వారా ధనాన్ని అనేక మార్గంలో ఎకౌంట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు అలాగే కాకుండా గవర్నమెంటు రైతులకు మహిళలకు అనేకమైన సబ్సిడీల ద్వారా వాళ్ళ వాళ్ళ ఖాతాల్లోనే బ్యాంకుల ద్వారా సబ్సిడీలు వాళ్ళ అకౌంట్లోకి చేరేలా జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు ఎంతో అభివృద్ధి చెందుతున్న భారతదేశం అంటే డిజిటల్ ఇండియాలో ప్రపంచంలోనే ఎక్కువగా యూజర్లలో వాడకంలో మొదటి స్థాయిలోనే ఉంది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ప్రతిచోట ఎక్కువగా డిజిటల్ పేమెంట్లలోనే ప్రస్తుతం జరుగుతుంది బ్యాంకులు వీటివల్ల ఎంతో ఉన్నతమైన పోర్షన్ను ముఖ్యంగా స్థాపిస్తున్నాయి వీటిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ ప్రభుత్వాలు బ్యాంకులు కలిసి పనిచేయటంలో ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది డైరెక్ట్గా ఇది వరకు అయితే డబ్బులు సబ్సిడీలు ఇవ్వాలంటే చేతికిచ్చే చేతికిచ్చేవారు కొంత ధనం అటు ఇటు తనిఖీలు అవడంతో ఈ ఈ సమయంలో అయితే ఎటువంటి అవగాహన లేకుండా ప్రస్తుతం ఎంతో బాగా జరుగుతుంది ఎంతో క్షున్నంగా కరెక్ట్గా జరుగుతుంది వీటివల్ల మనకి డబ్బులు టైముకి చేరటం అలాగే ఎటువంటి మధ్యవర్తి లేకుండా సూటిగా వాళ్ళ అకౌంట్లల్లో చేరటం వల్ల ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది